మేస్త్రి గారు రండి రండి రండి నేనే రమ్మన్నాను మిమ్మల్ని రండి నేనేనండి ఏంలే ఏం లేదండి ఇదిగోండి ఇగో కనపడుతోంది కదా చిన్న స్థలం దాంట్లో తక్కువ బడ్జెట్లో కొంచం ఒక ఫ్లోర్ వేద్దామని చూస్తున్నాం అదే ఖర్చు ఎంత అవుతుంది ఎంతెంత పడుతుంది ఏమేమి ఉంటాయి తెలుసుకుందాం అన్నట్టు పిలిచానండి చెప్తారన్నట్టు

అంతే అండి ఇప్పుడు లేదు లేండి అంటే ప్రస్తుతానికి లేదు కాని పైన మాత్రం వేసుకునే లాగే ఉంచండి

ఆయ్ ఇదేదో చూపిస్తున్న అదే టీవిలో చూపిస్తున్నారు అండి రాధా టిఎమ్టి అదీ లేకపోతే ఆయ్ ఇది అండి రా రాడ్ త్రీ సిక్స్టీ అని ఉంటుందండి అది అవునంటారా

అదెలేండి నైన్ ఎమ్ఎమ్ సిక్స్ ఎమ్ఎమ్ ఉంటాయండి

ఆయ్ ఏం లేదండి అదే ఇటుకు మట్టిటుకు వాడుదామా సిమెంట్ ఇటుకు వాడుదామా అని అడుగుతున్నామండి సిమెంట్ ఇటుకు వేడి వచ్చేద్ది సిమెంట్ ఇటుక వేడొచ్చేద్ధి అంటున్నారు కాకపోతే ఏంటంటే అండి పని త్వరగా అయిపోద్ది కదా అని నేను అంతే

ఆయ్ ఆయ్ అదే అండి ఆలోచిస్తున్నాను నేనూ అంటే ఈ ప్లానింగ్ ఏమన్నా ఎలా ఇప్పుడు ఇటుకు రేటు ఎంతుందండి అదే మరి ఇప్ గ్రావెలూ సిమెంటు ఇసక ఇవన్నీ మీరే చూసుకుంటారు కదండి మరి

ఇప్పుడు మాములుగా రోజువారీ కూలీకి అయితే ఎంత అవుతుంది అంటారండి బిల్డింగ్ కట్టడానికి రో కాంట్రాక్ట్కా అండి రోజు కూలీకి మాట్లాడతన్నారా కాంట్రాక్ట్కే ఏడు లక్షలు అవుతుంది అంటన్నారా కట్టిచ్చేసేలాగా టైల్స్ అన్నివేసేసి కట్టిచ్చేసేలాగ అన్నీ అంటే అండి మరి లోపలా సీలింగ్ కాని కరెంట్ పని మొత్తం అంతా కలిపా అండి

అయ్యో ఆయ్

అదే వెయ్యరండి మరి ఆయ్ అదే అండి ఇప్పుడు ఆ ఇసక అనేది ఇప్పుడు శంకుస్థాపన చేయడానికండి ఎంత తెచ్చుకోమంటారండి శంకుస్థాపన ఒక మంచి రోజు చూసి చెప్తానండి ఇసుక గ్రావెలు ఇటుక ఒక ఓ ఓ పాతిక ఇటుక సరిపోతుందా అండి గ్రావెల్ ఒక బస్తా సరిపొద్దంటారా సిమెంట్ ఒక బస్తా గ్రావెల్ ఒక బస్తా ఆయ్ సరేలే అయితే నేను ఫోన్ చేస్తానండి ఓ మంచి రోజు చూసి మీకు చేస్తాను ఇవి కొంచం తెచ్చి ఉంచుకుంటాను ఓ పాతిక ఇటుకనీ సగం బస్తా గ్రావెలు తెచ్చుకొని చెప్తానండి

సరేనండి అ అదేనండి తక్ రేట్లు పెరిగిపో ఇళ్ళు కూడా అంత ఎక్కువ పెట్టుబడి పెట్టలేమండి మీరు కొంచెం అదేనండి మీరు కొంచెం ఏంటంటే అండి కొంచెం ఖర్చు ఎంతైనాకాని తగ్గట్టుగా ఖర్చు పెడితే సరిపొద్దండి మాకు బడ్జెట్ అనేది కొంచం తక్కువ ఉంది కాబట్టి తప్పనిసరిగా అయితే పెట్టండి కాకపోతే అనవసరంగా ఖర్చులనేది తగ్గిచ్చితే బాగుంటుందని అంతే అండి సరేనండి ఫోన్ చేస్తానులేండి శంకుస్థాపన పెట్టిన ముహూర్తం పెట్టి చెప్తానండి